హలో ఫుట్వేర్స్ అండి మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ ఫుట్వేర్స్ ఉన్నాయండి ఓకే బూట్స్ లెవా బూట్స్లో హీల్స్ విత్ లెదర్డ్ హీల్స్ ఓకే వాటి ప్రైజెస్ ఎంత మొత్తం లెదర్ కాదు మొత్తం లెదర్ ప్రైజెస్ చెప్పండి నార్మల్ లెదర్ లేని ప్రైజెస్ కూడా చెప్పండి నార్మల్ హీల్ వరకు లెదర్ ఉండి ఫైన లెదర్ ఉండే వాటి ప్రైజెస్ కూడా చెప్పండి ఓకే ఓకే ఇప్పుడు కాంబోలో తీసుకుంటే ప్రైజెస్ తక్కువ కదా కాంబోలో టూ పేయిర్స్ త్రీ పేయిర్స్ తీసుకుంటే ఓకే ఓకే ఓకే ఇప్పుడు బూట్స్ ఇంకా ఫ్లాట్స్ రెండు కలిపి తీసుకుంటే అండి ఫ్లాట్స్ బ్రాండ్స్ ఏమున్నాయి మీ దగ్గర ఫ్లాట్స్కి బ్రాండ్స్ ఏమున్నాయి పారగాన్ ఉందా బాటాలో లెదర్ ప్రైజ్ ఎంతండీ ఓకే నేను ఒక పెయిర్ తీసుకుంటాను ట్వెల్వ్ హండ్రెడ్కి నేను ట్వెల్వ హండ్రెడ్కి ఫుల్ లెదర్ తీసుకుంటాను మీరు ఫస్ట్ తెచ్చినవి ఆ ఫిఫ్టీన్ సెవెంటీన్ అంటే థర్టీన్కి తీసుకుంటారు ఓకే అండి